గుడ్ మార్నింగ్ సార్ సార్ ఉమెన్స్కి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్ కింద లోన్స్ ఏమన్నా ఉన్నాయ సార్ బిజినెస్ స్టార్ట్ చేసుకోడానికి ఓకే ఓకే ఓకే అంటే మగ్గం వర్క్ ఒకటి ఆ మిషన్ షాప్ ఒకటి పెట్టాలి సార్ టైలరింగు అదొకటి వెజిటబుల్స్ షాప్ ఒకటి పెట్టుకోవాలి బిజినెస్సు వీట్లికి లోన్ కావాలి సార్ ఉమెనూ పర్పస్ కింద గవర్నమెంట్ స్కీమ్స్ కింద వాక్ అదే సార్ ఒకటే అంటే మొత్తం కలిపి ఒకటే పెట్టుకుంటాం ఓకే సార్ వెజిటబుల్ షాప్ సార్ వెజిటబుల్ బిర్యానీ చి వెజిటబుల్ బిజినెస్ ఓకే ఆ అదేలే సార్ ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే సార్ నేను ఒకసారి కను ఓకే సార్ నేను

ఓకే నేను ఒకసారి ఇంట్లో కనుక్కొని చెప్తాం సార్